నేను మొన్న మీషోలో ఒక టాప్ బుక్ చేశాను ఆ డ్రస్సు చాలా బాగుంది ఈ మెరూన్ కలర్ వచ్చింది చాలా లాంగ్ ఉంది మెరూన్ కలర్ వర్క్ వచ్చి గోల్డ్ కలర్ పువ్వుల టైప్లో వచ్చింది నాకు చాలా నచ్చింది ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా పాట్ చేతుల దగ్గర నెక్ దగ్గర ఇవన్నీ కూడా చాలా బాగా మంచి మంచి డిజైన్స్గా ఇచ్చారు వాళ్ళు నేను ఆ టాప్ చూసినప్పుడు మినిమమ్ ఒక ఫైవ్ హండ్రడ్ సిక్స్ హండ్రడ్ ఉంటుంది అనుకున్నాను కానీ అది నాకు త్రీ త్రీ నాట్ మూడు వందల రూపాయలకు వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత క ఇంత ఖరీదు గల బట్టలు ఒక మూడు వందల రూపాయలుకి ఇవ్వడం ఏంటా అని ఓకే అదంతా బాగోదేమో అంత నాణ్యత అనేది ఉండదేమో అనుకున్నాను కాని అది నేను బుక్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అది నా చేతికి వచ్చింది అది వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది నాకు నచ్చింది అన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే అది కలర్ కూడా నాకు మీషోలో కొంచెం తిక్గా చూపించారు నాకు కావాల్సింది కూడా అదే కలర్ ఉండాలి గోల్డ్ కలర్ ఉండాలి మెరూన్ గోల్డ్ రెండు మిక్సింగ్లో ఉండాలి చాలా సంవత్సరాల క్రితం వేసుకున్నాను నేను ఈ కాంబినేషను అందుకని చెప్పి ఇంక కాంబినేషన్ కూడా తీసుకుందామని వెళ్ళి ఏది తీసుకోను ఏది తీసుకోను అని సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ నాకు అన్నింటి టాప్స్ కంటే నాకు ఇది ఈ టాపే బాగా నచ్చింది ఎందుకంటే మీషోలో కుర్తిసు అనార్కలిసు అట్లా వేరు వేరు మోడల్స్గా పెడతారు కదా నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఈ ఫస్ట్ ప్రొడక్టే నాకు బాగా నచ్చడం చాలా హ్యాపీగా ఉంది